హలో భారతదేశం మొత్తంలోనే అత్యధికంగా మాట్లాడే భాష హిందీ సౌత్ ఇండియాలో అయితే రెండు రాష్ట్రాలు కలిపి ఎక్కువగా వాడే భాష తెలుగు తెలుగు ఆంధ్రాలో యాస ఎక్కువ ఉంటుంది తెలంగాణలో తెలంగాణ భాష ఎక్కువ ఉంటుంది కాబట్టే రెండు భాషల్లో కూడా తెలుగే వాడేది కొంచెం యాస ఉంటుంది కొంచెం తెలంగాణలో వేరే విధంగా ఉంటుంది